నేను ఫస్ట్ ఫ్లిప్కార్డ్ నుండి ఒక హ్యాండ్బ్యాగ్ని ఆర్డర్ చేసినా అది కూడ నేను హ్యాండ్ బ్యాగ్స్ కోసం చాలా సెర్చ్ చేసినా ఫ్యాన్సీ హ్యాండ్బాగ్ తీసుకున్నాను ఒకటి క్లాసిక్గా ఉండడానికి ఒకటి సిల్వర్ కలర్లో నేను ఫ్యాన్సీ బ్యాగ్ని హ్యాండ్బ్యాగ్ని తీసుకున్నాను మంచిగా వచ్చింది ఫ్యాన్సీగా ఉంది కలర్ కూడా మంచి థిక్గా లైట్గా టూ కలర్స్లో వచ్చింది నాకు హ్యాండ్ బ్యాగ్కి జిప్స్ అనేటివి త్రీ వచ్చినాయి మళ్ళీ అది నేను ఎట్లా ఆర్డర్ చేసుకున్నానో అట్లానే వచ్చింది దానికి ఇట్లా

చాలా తక్కువ రేట్కి వచ్చింది క్వాలిటీ కూడా మంచిగా ఉంది నాకు మంచిగా అనిపించింది ఈ హ్యాండ్ బ్యాగ్ని వేస్కుని ఎటయినా వెళ్తే కూడా ఇది చాల బాగుంది ఎంతకి తీసుకున్నావ్ అని చాలా మంది అడుగుతున్నారు హ్యాండ్బ్యాగ్ అనేది అంత క్లాసిక్ లుక్ వచ్చింది మళ్లీ రేట్ కూడా తక్కువ ధరకి రావడం వల్ల మంచిగా అనిపించింది వాళ్ళు ఆర్డర్ చేసినప్పుడు కూడా డెలివరీ ఛార్జ్ అనేది తీసుకోలేదు హ్యాండ్బ్యాగ్కి హ్యాండ్బ్యాగ్కి

ఎక్స్ట్రా జిప్ మనీ పెట్టుకోవడానికి అని ఎవరికీ తెల్వకుండా ఉండడానికి అని మంచిగా హ్యాండ్స్కి వేసుకునే విధంగా ఉంది మళ్లీ ఎక్కువ వెయిట్ కూడా లేదు మంచిగా క్లాత్ అనేది మంచి మెత్త మెత్త గా కొంచెం గట్టిగా అట్లా ఉంది మంచిగా క్వాలిటీ ఉంది బాగా రోజుల ఆగే విధం గానే కనిపిస్తుంది ఈ ప్రోడక్ట్తో నాకు మంచిగా హ్యాప్పీగా ఉంది